అవునండి అవును సార్ ఎవరు సార్ సార్ చెప్పండి సార్ సార్ సార్ సార్ సార్ సార్ సార్ సార్ అసలు నేను లేను సార్ సార్ నిన్న నేను లేను సార్ నేను నిన్న ఎన్నింటికి జరిగింది సార్ ఆ దొంగతనం సార్ నిన్నంతా నేను ఒంగోలులో ఉన్నాను సార్ ఒంగోలులో ఏడింటికి ఆ టైమ్లో డీ మార్ట్లో ఉన్నాను సార్ సార్ సార్ సార్ సార్ నేను లేను సార్ సార్ సార్ సరే సరే సార్ మా ఇంట్లో వాళ్ళకి అడిగి వస్తాను సార్ వస్తాను సార్ వస్తాను సార్ వస్తాను సార్ రేపు పొద్దున్నే సరే సార్ ఓకే సార్ సరే సార్ సరే సార్